ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర విద్యా విధానంలో మార్పు రెండు వేల పదిహేను ముందు మరియు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం మరియు మార్పులకు గుర్తించి రెండు వేల పదిహేను ముందు మరియు ప్రస్తుత పరిస్థితిని పోల్చి చూసే కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి విద్యలో సాంకేతికత పరిజ్ఞానాన్ని అనుసందించబడే పెరుగుతున్న ప్రాధాన్యత ఉంది పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ వనురులు మరియు మౌలిక సదుపాయలను అందించడానికి కార్యక్రమాలు ఉన్నాయి ఆధునిక విద్య ప్రమాణాలకు అనుగుణంగా మరియు విద్యలను నేర్చుకోడానికి మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ మరియు సాంకేతికత పరిజ్ఞానం వంటి రంగాలలో మెరు మెరుగుపరుచుకోడానికి పాఠ్యాంశాలు నిర్వహించబడినాయి ఉన్నత విద్యలో ఛాయిస్ బెస్ట్ క్రికెట్ టీంకు సిబీఎస్ఈఎస్ వంటి భావాలను అమలు రెండు వేల పదిహేనులో తరువాత అమలు చేయడానికి నిర్వహించారు నైపుణ్యత ప్రద్యున్నత సాంప్రదాయ విద్య విస్సతంతో పాటు నైపుణ్యాభివృద్ధి ఎక్కువ దృష్టి గావించడం విద్య విద్యార్థుల ఉపాధిని మెరుగుపరుచుకోవడం ముఖ్యంగా పెట్టుకుంది మౌలిక సదుపాయాల అభివృద్ధి మెరుగైన సౌకర్యాలు మరియు అభ్యస వాతావరణాలను అందించడంతో సహాయ పాఠశాల మౌలిక సదుపాయలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉన్నత విద్యలు మార్పులు విశ్వవిద్యాలయ విద్యలో సంస్కరణ సెమిస్టర్ విద్యలు మరియు ఛాయిస్ బెస్ట్ క్రికెట్ సెమిస్టర్ సిబీసిఎస్ పరిచయం పరిచయంతో సహా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు విద్యా సంవత్సరం నుండి అమలు చేయబడినాయి ఇది ఉన్నత విద్యను మరియు సౌకర్యవంతమైన మరియు విద్యా సాంకేతికత విధానం వైపు మార్పును సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేటు ఆందోళన కలిగాం అని గమనించడం ముఖ్యం కాబట్టి అక్షరాస్యత రేటును పెంచడానికి ప్రభుత్వం కార్యము ఎల్లప్పుడు అములు చేయబడినాయి రెండు రెండు వేల పదిహేనుకు ముందు విద్యను మెరుగుపరుచుకోవడానికి ప్ర ప్రయత్నాలు ఉన్నప్పటికి డిజిటల్ లెర్నింగ్ మరియు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి తక్కువగా ఉంది సమగ్ర పాఠ్యాంశాల సంస్కరణల మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఒత్తిడి వీటి వల్ల సంవత్సరంలో తీవ్రమైంది ఆధునిక ఉన్నత విద్య వ్యవస్థలకు పరివర్తన ఈ సమయంలో ప్రారంభమవుతుంది మార్పుల ప్రభావితం చేసే అంశాలు ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమలు విద్య విధానంలో మార్పులను నడపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఉపాధిని మెరుగుపరచడం మరియు ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యంతో విద్యలను సన్నత్వం చేయడం ద్వారా అంశం ఆధునిక ఉన్నత విద్య వ్యవస్థలకు పరివర్తన ఈ స సమయంలో ప్రారంభమవుతుంది ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు విద్య విధానంలో మార్పులను నడపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఉపాధిని మెరుగుపరచడం మరియు ఇరవై ఒకటవ శతాబ్దతపు విద్యతో విద్యార్థులను సన్నాహం చేయడం విద్య విధానంలో నిరంతర అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్లో విద్య నాణ్యతకు మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి గుర్తించడం ముఖ్యం